కిరాణా సరుకులు కావాలండి కేజీ మినపప్పు సెనగపప్పు సెనగపప్పు కేజీ అండి కేజీ సెనగపప్పండి తవుడు పిండి ప్యాకెట్ ఒకటి అండి అర కేజీ ప్యాకెట్ ఉంటుంది కదండి

అవునండి సుగరు కేజీ అండి ప్యాకెటే ఇవ్వండి సన్ ఫ్లవర్ నూనె ఉంటుంది కదండి ప్యాకెట్ ఐదు కేజీలు డబ్బాలు ఉంటాయి ఆ ఫ్రీడమ్ డబ్బా ఉంటుందండి లేకపోతే నూనె ప్యాకెట్లేనే అండి నూనె ప్యాకెట్లు ఇవ్వండి అయితే రెండు ఇవ్వండి నూనె ప్యాకెట్లు ఇవ్వండి రెండు లీటర్లు ఇవ్వండి తాజ్మహల్ టీ పొడి ఉంటుంది కదండి అది ఒకటి ఇవ్వండి అర కేజీది ఇవ్వండి అర కేజీది ఇవ్వండి సెనగపిండి అండి సెనగపిండి కేజీ ఇవ్వండి మైసూర్ సాండల్ సోప్స్ టు హండ్రెడ్ ఉంటాయి కదండి ఎయిటి రూపీస్ వి ఇచ్చేయండి ఇవ్వండి షాంపూలు అండి క్లినిక్ ప్లస్ షాంపూలు అండి డబ్బా ఉందండి షాంపూ లేకపోతే ప్యాక్ డబ్బా ఒకటి రెండు యాభైది ఇవ్వండి మిల్ మేకర్లు అండి చిన్నవే ఉంటాయి కదండి మిల్ మేకర్లు పళ్ళ సరుకులు ఇవ్వండి అన్ని రకాల ప కేజీ అండి అన్ని ఇవ్వండి అవునండి కేజీ సే సేమియాలు అండి సగ్గు బియ్యం అండి కేజీ సేమియాలు సగ్గు బియ్యం ఇవ్వండి దాంట్లోకి కిస్మిస్సులు లాలిక్కాయలు జీడీ పప్పులు కూడా ఇవ్వండి టెన్ టెన్ టెన్ ప్యా టెన్ రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి కదండి చిన్నవి అవి ఇవ్వండి

సరేనండి ఇంటికి పంపించండి సరేనండి సరే